ఆ నమస్తే చెప్పండి ఎవరు ఆ అవునండి ఆ ఓకే చెప్పండి ఆ సరే చెప్పండి ఆ చెప్పండి ఓకే అండి ఆ వివరిస్తాం అండి అంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువుగా అయితే అరకులో టొబాకో పండిస్తారండి అలానే మన ఇక్కడ పద్మనాభం పక్కన రెడ్డిపిల్లి అని ఉంటుంది అండి అక్కడ కూడా పండిస్తారు బాగా మరి నెల్లిమల్ జిల్లాలో అక్కడ కూడా పండిస్తారండి మనకి ఎక్కువ అయితే ఆ అరకులో అయితే పండిస్తారండి అక్కడికి వెళ్లితే మనకి చూడడానికి బాగుంటుంది అండి అవునండి మేమే అన్నీ చూపిస్తామండి ఆ వున్నారండి మాకు అవునండి మీకు ఒక ఒకతను తీసుకెళ్తారండి మీకు ఒక అబ్బాయిని అప్పచెప్తాము కార్ డ్రైవర్ని అతను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చెేస్తాడండి ఏటని మీరెన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు ఒకే అండి నాలుగు రోజులు సరిపోద్దండి మేమే అన్నీ ఫుడ్డూ బెడ్డూ అన్నీ చూసుకుంటాం అండి ఆ అవును మేమే చేస్తామండి కాకపోతే డ దానికి సెపరేట్ మనీ ఉంటుంది అండి

ఆ అండి ఒక టెన్ థౌజను అవుతుంది అండి ఇంకా ఏవైనా చూడాలనుకుంటున్నరా ఆ సరే వచ్చే ముందు కాల్ చేయండి